నాకు అయితే పర్వతాలు అడవులు బీచ్లో ఆ మూడింటిలో ఏదైతే కానీ బీచ్లోను ఆడ పర్వతాల్లో అయితే కానీ షికారు చేయడం చాలా ఇష్టం బీచ్లో అయితే కానీ ఆ చల్లని గాలి ఆ అలలు వస్తూ ఉంటాయి కదా గాలికి అలలతో ఆడుకోవడము బీచ్ ఒడ్డున బీచ్ ఒడ్డున ఉన్న మట్టితో ఇల్లు కట్టడం అలా రన్నింగ్ రేస్ చేయడం వాకింగ్ చేయడం ప్లస్ ఇక ఆడికి బీచ్కి షికారుకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం పర్వతాల దగ్గర అయితే కానీ ఆ చెట్ల వాతావరణము ఆ ప్రకృతి అందాలను వీక్షించడానికి మాత్రం అలా షికారుకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం నాకు అడవుల్లో అయితే కానీ మాములుగా కొండ ప్రాంతాల్లో పర్వతాల దగ్గర అయితే కానీ పైన నుంచి జలపాతాలు ఎక్కువ ఉంటాయి పర్వతాల దగ్గరే కదా జలపాతాలు ఎక్కువ ఉండేది అవి ఎలా వస్తూ ఉంటాయి అని గమనించడం నాకు బాగా ఇష్టం అలాగా ఇంకా అడవుల్లో అయితే కానీ అడవుల్లో కూడా విహార షికారు చేయడం చాలా ఇష్టం నాకు అడవుల్లో అయితే జంతువులు విచిత్ర చిత్ర విచిత్రమైన జంతువులన్నీ ఉంటాయన్నమాట మనం ఎప్పుడూ మామూలు మన టౌన్స్లో ఎప్పుడూ ఏం చూసి ఉండము కోతులు చింపాంజీలు ఇలాంటివి ఏం కోతులని చూసి ఉంటాము కానీ చింపాంజీలు చూసి ఉండము కదా సింహాలు పులులు చిలుకలు రామచిలుకలు నెమలులు అవి మన ఏరియాలకి అయితే రావు బట్ కానీ అక్కడ చాలా నివసిస్తాయి అన్నమాట దాంట్లోకి అదే కాబట్టి ఇల్లు అవన్నీ చూస్తూ ఉన్నట్టుంటుంది అందుకోసం బాగా అడవులకి పర్వతాలకి బీచ్లకి షికార్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఇంకా అలాగే సూర్యాస్తమయంలో అయితే కానీ అవి అడవుల్లో అయితే కానీ సూర్యాస్తమయంలో ఓ కిరణాలు అనేది ఒక వెరైటీగా వస్తాయి అన్నమాట మనకు అడుగు మామూలు సూర్యాస్తమయంలో ఆ సూర్యుని కిరణాలు ఆకుల మధ్యలో ఉంటాయి ఆకులు సూర్యుడికి పడతాయి కానీ ఆ కిరణాలు అనేది వెరైటీగా వస్తాయి అన్నమాట అది బాగా చాలా ఇష్టం అలాగే బీచ్లో అయితే కానీ సూర్యాస్తమయంలో ఏదో ఇంకా సూర్యుడు నీళ్ళలో మునుగుతున్నట్టు అలాగే భూమి ఆకాశం అక్కడే కలుస్తున్నట్టు అనిపిస్తుంది ఆ ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఎక్కడ బీచ్లో అయితే అడవుల్లో అయితే ఆ సూర్యకిరణాలు అది కొంచెం క్లైమేట్ అంతా చాలా బాగుంటుంది కూల్గాను అలాగే ఆ సూర్యుని కిరణాల అది చాలా బాగుంటుంది అన్నమాట